హలో రెస్టారెంట్ అండి అవునండి ఏమేం కావాలండి

నూడిల్సు ఎగ్ నూడిల్సా ప్లేన్ న్యూడిల్సా అండీ ఎగ్ నూడిల్స్ ఒకటి చికెన్ మంజూరియా ఒకటి ఎగ్ నూడిల్స్ వంద రూపాయలండి చికెన్ మంచూరియా నూట ఇరువై రూపాయలండి

అవునా బిర్యానీలు అలాంటివి ఏం వద్దా అండి బిర్యానీలు చికెను మటను అలాంటివి కూడా ఉంటాయండి మా దగ్గర కావాలంటే అవి కూడా మేము కావాలంటే ఇస్తాము అవి కూడా ఇస్తాం చికెన్ బిర్యాని రెండు వందల ఇరవై రూపాయలండి

అడ్రస్ చెప్పండి పంపిస్తాను గాంధీ స్ట్రీట్ టువల్ బార్ ఫిఫ్టీన్ లేరు వినాయకన్ టెంపుల్ ఓకే మేడం పంపిస్తాం మేము అమౌంట్ పే చేయండి బిగ్ బాటలా అండి బిగ్ బాటలా టూ లీటర్స్ అదే పమ్ వన్ లీటర్ త్రీ బాటల్సా ఓకే ఓకే నండి పంపిస్తాం పంపిస్తా ప్లేట్సు మీరు కావాలంటేనే ఇస్తామండి మేము పార్సెల్లో పెట్టము మీరు కావాలంటే ఎక్స్ట్రా ప్లేట్స్ కూడా పెడతాం పార్సెల్స్ మా యాక్చువల్లి ఇవ్వరు ప్లేట్సు

ఫైవ్ ప్లేట్స్ ఓకేనండి పం